నేను తెలుగు కోసం డిజిటల్ అనువాద సాధనలను ఉపయోగిస్తాను అందులో గూగుల్ మొదటి సాధనం అందులో నేను ఏదైనా చెప్తే అది నాకు తెలుగులో అనువాదం చేస్తుంది నేను ఆంగ్లంలో దానికి ప్రశ్నలు లేదా ఏదైనా విషయం చెప్తే దాన్ని నేను తెలుగులో అనువదించడానికి ప్రయత్నిస్తాను అప్పుడు గూగుల్ నాకు తెలుగులో అనువాదం చేస్తుంది లేకపోతే నేను ఒక ఫోటో తీసి దాన్ని అనువదించు అని అడుగుతాను అప్పుడు అది నాకు తెలుగులో అనువాదించి దాని యొక్క అర్థం నాకు చెప్తుంది అవి నాకు చాలా ప్రయోజనం చేకూర్చుతాయి అందులో నేను దాని యొక్క అర్థంని తెలుసుకుంటాను ఆంగ్లంలో ఉండే అర్థం నాకు అర్థం కాకపోతే అవి నేను తెలుగులో అనువదించుకొని అర్థం చేసుకుంటాను ఇలా చేస్తే నాకు దాని యొక్క అర్థం అర్థమవుతుంది ఇవి నాకు చాలా రకాలుగా ఉపయోగపడతాయి వేరే వాళ్ళతో మాట్లాడడంలో నాకు ఇది ఉపయోగపడుతుంది ఇంకా కొత్తగా ఆంగ్లం భాష కూడా నాకు అర్థమయ్యే విధంగా అర్థమవుతుంది